ప ప పశువులకు వ్యాధి వచ్చినా కీళ్ళ నొప్పులు కాని దవడ నొప్పులు లేదా దవడ బిళ్ళలు లేదా ఏ వ్యాధులు వచ్చిన తులసాకులు మరియు వేపాకులు మరి ఇలాంటి ఆకులు ఔషదాలతో తయారు చేసిన పేస్ట్ను అక్కడ కాళ్ళలో పెట్టడం కానీ లేదా నూరిన తర్వాత చేదుతో తవుడులో దానాల్లో నుంచి చెట్లలో నీళ్లను కలిపి వాటికి వేస్తాము అలాగే ఉ ఏవైన వ్యాధులు వచ్చిన బెల్లము వేడి నీళ్లు అంటి పళ్ళు వీళ్ళని కలిపి వాటికి వ్యాధి నిరోధక శక్తికి కోసము దాన్యము బియ్యము ఉలవలు పెసలు మినువులు కందులు ఇలాంటి రకాలతో దాన ఉడకబెట్టి వేస్తాము అలాగే మూడు పూట్ల చెట్టి దాన మరి కలిపి వాటితో మినపప్పు వ్యర్థ పదార్థాలు వాటిల్తో ఒత్తులు అలాగే వివిధ రకాల వరిచేను దవడలు చెరుకు దవడలు ఇవన్నిపెడతాము వాటి పోషక ఆహారం కోసం ఎటువంటి పసుపు పసుపు నీళ్లు ఉప్పు వేసి అందులో నోటి దవడలు ఊచి పుక్కలించి ఎటువంటి అటువంటి యాంటిబయోటిక్ ఉపయోగిస్తాము అటువంటి అలాంటి ఏ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు వచ్చిన ఇంటి రకాలు కాని రేషనలు కాని ఇంగ్లీష్ మందులు కాని జనరిక్ మందులు వల్ల చాల ఎఫెక్ట్స్ ఉండడం వల్ల వాటిలో పోషకాహార లోపం మరియు పెరుగు పను చేసే అంత పద్ధతి మరి పెరుగుదల వాటిలో తగ్గిపోద్ది చాల రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటయి అయు ఆయుష్షు తగ్గిపోద్ది వాటిలో వేడి పెరిగిపోయి పని చేయడానికి లేక దేనికి లేకుండా పనికిరాకుండా అయిపోతాయి